పిల్లలు పుస్తకాలు మ్యాగజైన్ లు బాగా చదవడం వల్ల వారి ఎదుగుదలకు వారి అభివృద్ధికి దోహదం చేస్తాయి పిల్లలు బాగా చదవడం వల్ల ఇంద్రియాలు అభివృద్ధి చెందుతాయి పిల్లలు ఒక రీడర్గా ఎదగడానికి సహాయపడే శ్రవణ మరియు జ్ఞాపక శక్తి నైపుణ్యాలు పిల్లల్లో బాగా పెంపొందుతాయి ఈ పుస్తకాలు చదవడం వలన ఇంకా ఈ పుస్తకాలు మ్యాగజైన్లు చదవడం వల్ల పిల్లల్లో ప్రణాళిక సహనం సమయ పాలన వంటి లక్షణాలను అభివృద్ధి పరుస్తాయి